చెప్పండి చెప్పండి మేడం నేను మొన్న మా స్కూల్ తరపు నుంచి యూనిఫామ్స్ కావాలని కాల్ చేసాను కానీ మీరు ఎవరు లిఫ్ట్ చేయలేదు అయితే మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా మా స్కూల్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం బాయ్స్ గర్ల్స్ కలిపి అయితే మా వాళ్ళకి యూనిఫామ్ కావాలి ఆ యూనిఫామ్ మోడల్ మీకు ఆల్రెడీ ఫోటో పెట్టాను అండి వాట్సాప్లో పెట్టాను అదే ఒక హండ్రెడ్ కావాలి మేడం అయితే ఆ మోడల్ మీకు పెట్టాను ఒకసారి ఆ మోడల్ చూసి ఒక పెయిర్కి వచ్చి ఎంత అవుతుందో ఒకసారి నాకు చెప్తారా మేడం

అమ్మాయిలకు అయితే అంటే స్కర్ట్ టీషర్ట్లాగా ఉండాలి

ఓకే మేడం మీకు మేము అయితే మేము పెట్టిన కలర్స్ బాగున్నాయి కదా మీరు చెప్పిన రేట్ ఓకే మాకు అయితే మ్యామ్ మాకు డెలివరీ అనేది తొందరగా కావాలి మేడం ఎందుకంటే జూన్ ఫిఫ్త్కి స్కూల్స్ రిఓపెన్ అయిపోతున్నాయి మాకు దాని గురించి మాకు ఎందుకంటే పిల్లలు స్టూడెంట్స్కి బుక్స్ ఇచ్చేటప్పుడు మేము యూనిఫామ్ కూడా ఇవ్వాలనుకుంటాం కాబట్టి మాకు హండ్రెడ్ పెయిర్స్ కూడా ఒకేరోజు ఇవ్వాలి ఫిఫ్టీ ఉన్న హండ్రెడ్ ఉన్నాయి కదా మేడం ఫిఫ్టీ ఏమో ఒక కలర్ ఫిఫ్టీ ఏమో ఒక కలర్ అంటే బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కదా మేడం మిడ్డీ టైప్లో ఒకటి కుట్టండి మాములుగా నిక్కర్ షర్ట్ లాగా మాత్రం ఒకటి కుట్టండి మరల మేడం

ఓకే మేడం మళ్ళీ మా స్కూల్ లోగో కూడా ఉండాలి మేడం కంపల్సరీ హండ్రెడ్ యూనిఫామ్లు కూడా స్కూల్ లోగోతో సహా మీరు పంపిస్తారా మాకు మీరు ఎప్పుడు పాజిబుల్ అవుతుంది మేడం మీకు అంటే ఇంకా టూ మంత్స్ ఉంది కదండి మరి ఎక్కువ రిజనబుల్గా మాట్లాడండి మేడం ఇంకా టూ మంత్స్ ఉంది ఈ టూ మంత్స్లో మాకు మీరు ఆర్డర్ ఓకే చేస్తే కనుక మేము అమౌంట్ కూడా వెంటనే పంపిస్తాం మీకు మాకు యాక్చువల్గా జూన్ ఫస్ట్కి పంపిచగలుగుతారా ఓకే మేడం థ్యాంక్ యూ కాదు మేడం మాకు ఫిఫ్త్ క్లాస్ వరకు కావాలి యూనిఫామ్స్ చూడీదార్స్ అవసరం లేదు మేడం మిడ్డీని పైన ఫ్రాక్ లాగా ఉంటుంది కదా ఆ టైప్ కుట్టండి పిల్లలకి బాయ్స్కి మాత్రం ప్యాంటు షర్ట్ ప్యాంట్ కుట్టండి మేడం ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్కి ప్యాంట్లు కావాలి కాబట్టి ప్యాంట్లు కుట్టండి ఓకే పంపించండి మేము ఇచ్చిన యూనిఫామ్ కలర్స్ మాత్రం మాకు రావాలి లోగో విత్ లోగోతో రావాలి మేడం ఓకే మీ అమౌంట్ మేము వేస్తాం థ్యాంక్ యూ సో మచ్